గాయకులు అత్యంత సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే ఒకటి వ్యాయామం వ్యాయామం అండి ఈ గాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నా స్నేహితుడు కూడా గాయకుడే అండి తాను నేను రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే మేము కాలేజీ డేస్లో ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే వ్యాయామం చేసేవాడండి కొన్ని నోట్స్ పాడేవాడు కొన్ని శ్రుతులు పాడేవాడు అవన్నీ కూడా పాడకపోతే సరిగ్గా సాధన చేయకపోతే అది రాదండి సాధారణంగా చేసిన తను కూడా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉండేవాడు ఒకటి ఏంటంటే గమకం సరిగా పాడేవాడు కాదు రెండవది వచ్చి ఏంటంటే తాళం తప్పి పాడేసేవాడు ఒక్కొక్కసారి అలాగే స్కేల్ శ్రుతి కూడా తప్పి పడేస్తూ ఉండేవాడండి వాటిని ఎలా నివారించుకోవచ్చు అంటే ఈ తప్పిదములను ఎలా నివారించుకోవచ్చు అంటే మొదటిది చెప్తున్నాను కదండి అది మీరు ఏదన్నా సరే అది వచ్చి ఏంటంటేనండి ఖచ్చితంగా అది సాధనండి సాధన చేస్తే రానిదంటూ ఏదీ లేదు సో ఈ గాయకులు సాధారణంగా చేసే ఈ శ్రుతిలో లేకపోతే ఈ తాళంలోనే లేకపోతే గమకాలు పాడడంలో చేసే సాధారణమైన పొరపాట్లు నివారించుకోవాలంటే వాళ్లు కలమీద అత్యంత ప్రియభావం కలిగి ఉండాలి అలాగే సాధన కూడా ప్రతి దినం చేయాలండి